జలుబు దగ్గొచ్చినప్పుడు ఇంటి దగ్గర చేయవలసిన చిట్కాలు ప్రాముఖ్యంగా వేడి నీళ్ళు తాగాలి అలాగే కుంబసెగం వేస్కోవాలి ముఖమంతా వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవాలి జలుబు ఒకరి నుండి ఒకరికి వ్యాపించేది కాబట్టి మనము మనుషుల మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకోవడం బయట వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడం ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే జలుబు ఇంకొకరి నుంచి మరు మన నుంచి ఇంకొకరికి వ్యాపించకుండా ఉంటుంది త్వరగా కూడా తగ్గే అవకాశం ఉంటుంది